తెలుగు సంస్కృతికి ప్రత్యేకమైన కొన్ని కళలు చేతి పనులు మరియు వస్త్రాలు కూచిపుడి నృత్యం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్య రూపకం ఇది కదలికలు భావ వ్యక్తీకరణకు ప్రసిద్ధి చెందింది కూచిపుడి నృత్యం భక్తి శృంగారం మరియు ఇతర మానవ భావోద్వేగాలను తెలియజేస్తుంది తోలు బొమ్మలాట ఇది మన రాష్ట్రానికి చెందిన ఒక పురాతన కళారూపం ఇందులో తోలుబొమ్మలను ఉపయోగించి రామాయణం మహాభారతం వంటి పురాణ కథలను ప్రదర్శిస్తారు బుర్ర కథ ఇది రాష్ట్రానికి చెందిన ఒక జానపద కళారూపం ఇందులో ఒక కథకుడు సంగీతం నృత్యం మరియు సంభాషణల ద్వారా కథను చెబుతాడు కలంకారి వస్త్రాలు ఇది మన రాష్ట్రానికి చెందిన ఒక ప్రత్యేకమైన చేతి పని ఇందులో సహజ రంగులను ఉపయోగించి వస్త్రాలపై వివిధ రకాల డిజైన్లను వేస్తారు బొబ్బిలి వీణా ఇది మన రాష్ట్రానికి చెందిన ఒక సంగీత వాయిద్యం ఇది ప్రత్యేకమైన శబ్దానికి ప్రసిద్ధి చెందింది ఉప్పాడ పట్టు ఇది ఉప్పాడ పట్టు ఈస్ట్ గోదావరి జిల్లా ప్రాంతంలో తయారయ్యే ఈ చీరలు అత్యంత నాజుగ్గా తేలికగా ఉంటాయి బంగారం మరియు వెండి జరి పనితనం వీటి ప్రత్యేకత పెళ్ళిళ్ళు ప్రత్యేక వేడుకల కోసం ఉప్పాడ పట్టు చీరలు వ్రిస్ విస్తృతంగా ఉపయోగిస్తారు మంగళగిరి కాటన్ గుంటూరు జిల్లాలో మంగళగిరిలో తయారయ్యే ఈ వస్త్రాలు నూలు పోగులతో చేయబడి హస్టంతో నేసిన వస్త్రాలు ఇవి తేలికగా ఎండిన వేళల్లో ధరించడానికి అనువుగా ఉంటాయి పోచంపల్లి ఇక్కత్ ఇది సరిహద్దు ప్రాంతాల్లో పోచంపల్లిలో తయారవుతుంది